నేను మా లోకల్ ఓలా క్యాబ్ డ్రైవర్ ని అడిగి అతని రేటింగ్ తెలుసుకున్నాను అతనికి ఉన్న రేటింగ్ ఐదుకి నాలుగు పాయింట్ సున్నా అని చెప్పాడు అతని ఫీడ్బ్యాక్లో కూడా సర్వీస్ మంచిగా చేస్తున్నాడు అని ఉంది నేను మా స్థానికంగా ఓలా ఉబర్ అనే యాప్ల ద్వారా ఆ సర్వీసులను పొందుతున్నాను నేను మా స్థానిక స్నేహితులను అడిగి తెలుసుకున్నది ఏమిటంటే ట్యాక్సి సర్వీస్ గురించి అండ్ ఓలా ఉబర్ గురించి వారు చాలా వివరంగా నాకు చెప్పారు మా స్నేహితుడి వాళ్ళ నాన్నగారు వీటిని సర్వీస్ చేస్తున్నారు అతను చేసిన సర్వీస్ ఏమిటంటే ఓలా క్యాబ్ డ్రైవింగ్ అతనికి ప్రతి రైడ్కి రైడ్ రైడింగును బట్టి టైమింగ్ ని బట్టి రేటింగ్ వస్తుందని అని ఆయన చెప్పారు మా ఫ్రెండ్ అయితే వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న యొక్క రేటింగ్ గురించి చెప్పాడు అతని రేటింగ్ నాలుగు పాయింట్ మూడు యావరేజ్గా ఉందని చెప్పాడు అందుకని అతని సర్వీస్ బాగుందని ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పాడు